హలో స్వీగ్గీ ఆర్డర్ షాప్ వాళ్ళా అండి మేము వచ్చేసి ఇంతకముందు ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టానండి ఇప్పుడు బిర్యానీతో పాటు ఒక సింగిల్ ప్లేటు న్యూడిల్సు అండ్ ఒక ఫిజ్ బ్యాటిల్ ఇంకా ఒకటి ఎగ్ బిర్యానీ కూడా యాడ్ చేయగలరని అనుకుంటున్నాను దయచేసి వాటిని కూడా ఆర్డర్తో ప్యాక్తోనే పట్టకరాగలరు ఓకే నా సర్ ఓకే అండి